సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలు వైరల్ అవ్వడానికి గల కారణాలు ఏమిటి అంటే ఇప్పట్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు పెద్ద వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు ముసలివాళ్ళు ప్రతి ఒక్కరు డాన్స్ వెయ్యడానికి చాలా ఇష్టపడుతున్నారు కొంతమంది ఫిట్నెస్ కోసం డాన్స్ చేస్తారు ఇంకొంత మంది ఫ్రెండ్స్తో ఔటింగ్స్ వెళ్ళినప్పుడు డాన్స్ వేస్తారు ఇంకొంత మంది ట్రిప్స్ బయట వెళ్ళినప్పుడు కూడా డాన్సులు వేస్తారు ఇలా చాలా రకాలుగా డాన్స్ వేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక యాప్స్లో పంపిస్తారు ఎలాంటివి అంటే ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ ఇలాంటి వాటిల్లో అంత పోస్ట్ చేస్తారు ఈ పోస్ట్ చేయడం వలన వాట్సాప్ స్టేటస్ కూడా పెడతారు అన్నమాట ఇలా చెయ్యడం వల్ల చాలా మందికి అది షేర్ చేయడం వల్ల స్ప్రెడ్ అవుతుంది సో ఇలా వైరల్ అవ్వడానికి గల కారణాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను